ఆ హలో

విజిటర్స్ అండి మ్యూజియం ఇక్కడ మ్యూజియం ఉందా అండి అవును అమ్మా అవును ఇక్కడ మ్యూజియంస్ బాగుంటాయి అండి మ్యూజియంకి వెళ్తారా ఆ మ్యూజియంలో చాలా రకాల ఆ పాతకాలపు అన్నీ ఎక్సప్లోర్ చేస్తారు అండి అవి అన్నీ మీకు చూడాలనుకుంటే చూసుకోవచ్చు చాల ఇంట్రెస్టింగ్గా ఉంటాయి గైడ్ తీసుకుని మ్యూజియం వరంగల్లో ఉంది అండి మీరు వెళ్ళాలి అనుకుంటే వెళ్ళ వచ్చు మేము మీరు కం మీరు ఎక్కడి నుండి కాల్ చేస్తున్నారు అండి ఓకే అండి మీరు వరంగల్లో దిగారా అంటే కర్నూలులో పిక్ చేసుకోవాలా లేకపోతే వారంగల్కి వచ్చాక పిక్ చేసుకోవాలా

ఆ ఓకే అండి మీరు రండి మేము పిక్ చేసుకుంటాము కంప్లీట్ ఫుడ్ అవి అన్నీ అకామడేషన్ అన్నీ ప్రొవైడ్ చేస్తాము అండి ఆ ఓకే ఆ అవును అండి వరంగల్లో ఉంది ఆ ఓకే అండి టూ థౌజండ్ వరకు తీసుకుంటాము అండి ఒక రోజుకి